నేను నెలవారి సరుకులు మీ చెప్దామని ఇంటికి డెలివరీ చేస్తారు కదండి నెలవారీ సరుకులు ఇద్దామని వెయ్యి వెయ్యి పైనే అవుతుందండి ఐదు వేలు దాకా అవుతుంది లిస్ట్ చెప్తాను రాసుకుంటారా అండి లలితా సోనామసూరి బ్యాగ్ ఒకటెయ్యండి ఇరవై ఐదు కేజీలది మంచిదేయండి మంచిదేయండి లేదు లలిత వేయండి ఎప్పుడూ అదే వాడతా లలితా ఒకటే వేయండి నెక్స్ట్ సారి చూద్దాంలెండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏది వాడతారో తెలియదు కదా లలిత లలిత సోనామసూరి ఒకటి ఇడ్లీ రవ్వ ఐదు కేజీలు బ్యాగ్ ఒకటి కంది పప్పు ఒక కేజీ మినప్పప్పు రెండు కేజీలు చింత పండు ఒక అర కేజీ సేమియాలు ఒక అర కేజీ సగ్గుబియ్యం ఒక పావు కిలో మీరే చెప్పారండి పెసర పప్పు పెసర పప్పు ఒక పావు కిలో ఈ సోపులు ఉంటాయి కదండి మీదగ్గర సంతూర్ సోప్లు పెద్దయి ఒక నాలుగు పేస్ట్ డాబర్ రెడ్డు వంద గ్రాములది ఒకటి పంచదార ఒక మూడు కేజీలెయ్యండి కేజీ ప్యాకెట్లేసేయండి

సర్ఫ్ ఎక్సెల్ సోప్లు ఒక ఐదు సర్ఫులొక ఐదు పదేసి రూపాయలవి

డోమెక్సు ఉంటాయి కదండి డోమెక్సు హర్పిక్కు డోమెక్సు పౌడరిచ్చి హర్పిక్కు బోటిల్ ఒకటి కలరా ఉండలుంటాయి కదండి అవొక ప్యాకెట్టేయండి కలర్ కలర్వి వేయ్యండి పర్లేదు ఓడోనిల్ ఓడోనిల్ వేయ్యండి వాషింగ్ మెషిన్లో వేసుకొనే లిక్విడ్స్ ఉంటాయి కదండి అదొక ఒక రెండు ప్యాకెట్లు వెయ్యండి చిన్నవే రెండు వేయ్యండి సరే అండి అదే వేయ్యండి రెండు సరిపోతాయండి ఎండు మిర్చి ఒక వంద గ్రామలండి అంతే అవే మీరు డెలివరీ అబ్బాయికి ఇచ్చి పంపిస్తే బిల్లు నేను ఇంటికొచ్చాక ఇస్తానండి సరేనండి చేయించానండి ఆల్రెడీ రెండు సార్లు మీతో డెలివరీ చేయించుకున్నా ఇంటికి అదే అడ్రస్ అండి

సరేనండి సరే నేను చూసుకుంటాలెండి